ఐదులక్షల యాభై ఆరువేల తొమ్మిది వందల తొంభై ఆరు లక్షల అరవై ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఒక్కటి ఏడు లక్షల డెబ్బై ఏడువేల తొమ్మిది వందల తొంభై మూడు ఎనిమిది లక్షల ఎనభై ఆరువేల తొమ్మిది వందల తొంభై నాలుగు తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు